మా దగ్గర ఉన్న భజన బృందం పేరు ఏంటంటే శ్రీ వెంకటేశ్వర భజన బృందం మరియు ఆర్కెస్ట్రా వారందరికి ఒక కలిసి ఆఫీసు ఉంది ఆ ఆఫీసు నరేంద్ర సెంటర్ పాత పోలీస్ స్టేషన్ వీధి నందు ఉంది వారు అందరు ఏమైన కార్యక్రమానికి వెళ్ళాలన్న ఏదైన ఎక్కడైన ప్రదర్శన ఇవ్వాలన్న వారు అందరు కలిసి ఆఫీస్ నందు కలిసి ఉంటారు అలాగే వారి దగ్గర ఉన్న సంగీత వాయిద్యాలు ఏమిటంటే హార్మోనియం తబల మృదంగం అలాగే షహనాయి వంటివి ఎన్నో వాయిద్యాలు వారి దగ్గర ఉన్నాయి వారు భజన బృందాలు కానీ అనేకమైన సాంస్కృతిక కార్యక్రమాలకు కూడా వెళ్ళి వారి యొక్క ప్రదర్శన అందిస్తుంటారు అలాగే రాత్రిపూట అంతా జరిగే రామ భజనలు కానీ బుర్రకథలు కానీ హరికథలు వంటి వాటిలో కూడా వారు పాల్గోంటు ఉంటారు ఇవే గాక ఎక్కడైన వివాహది శుభకార్యాలకు కానీ ఎక్కడైన ప్రదర్శనలు ఇవ్వాల్సిన ప్రదేశం ఉంటే కానీ వారు అక్కడ కూడా వెళ్ళి విచ్చేసి వారి ప్రదర్శన అనేది అందచేస్తు ఉంటారు